మన తెలంగాణలో చాలా భాషలు ఉన్నాయి చాలా భాషలు అంటే హిందీ ఉంది తెలుగు ఉంది కన్నడ ఉంది మరాఠీ ఉంది ఒడిస్సా ఉంది లంబాడి ఉంది బీహారు వాళ్ళు ఉన్నారు చాలా భాషలు మాట్లాడే వాళ్ళు మన తెలంగాణలో ఉన్నారు ఎందుకంటే తెలంగాణలో చాలా డ్యూటీస్ ఉన్నాయి కాబట్టి చిన్న చిన్న ఊరు వాళ్ళు పెద్దపెద్ద ఊరి వాళ్ళు చాలా దూరం దూరం నుంచి ఊరి వాళ్ళు కూడా వచ్చి ఈడ ఉం ఉం ఉన్నారు అందుకే ఈడ హైదరాబాదులో ఎన్ని భాషలు ఉన్నాయో అన్నీ భాషలు ఈడ అందరూ వచ్చి బతుకుతుర్రు కాబట్టి చాలామందికి అన్నీ భాషలు వస్తున్నాయి మన తెలంగాణ అంటే స్వచ్ఛమైన తెలుగు భాష కాబట్టి తెలుగు కూడా ఉంది ఈడ కానీ తెలుగులో చాలా కొంతమంది రఫ్ తెలుగు మాట్లాడే వాళ్ళు ఉన్నారు కొంతమంది నిజం తెలుగు మాట్లాడే కొంతమంది స్వచ్ఛమైన తెలుగు మాట్లాడే వాళ్ళు ఉన్నారు అలా అని కన్నడలో కూడా అలానే కన్నడ పర్ఫె కో క కన్నడ రఫ్ కన్నడ మాట్లాడే వాళ్ళు ఉన్నారు మామూలుగా కన్నడ మాట్లాడే స్వచ్ఛమైన కన్నడ కూడా మాట్లాడే అలానే మరాఠీ దాంట్లో కూడా ఉంది ఒడిస్సా ఇలానే చాలా అది ఉంది కాబట్టి మన తెలంగాణలో చాలామందికి అన్ని భాషలు వస్తాయి తెలుసా హిందీ వస్తుంది తెలుగు వస్తుంది ఎక్కు ఎవరికైనా ఏదైనా తెలంగాణలో భాష రావలి అంటే హిందీ రావాలి కంపల్సరీ తెలుగు రావాలి ఇక్కడ వాళ్ళు ఉన్నవాళ్ళకి ఇవి రెండు వచ్చినాయి అనుకో టెన్షన్ లేకుండా బతికేయ గలుగుతారు కాబట్టి తెలుగు మాత్రం కంపల్సరీ రావాలి తెలుగు హిందీ మరాఠీ కన్నడ చాలామంది చాలా మందికి అంటే తెలుగు కన్నడ హిందీ మరాఠీ చాలామందికి ఇవి భాషలు వస్తాయి కాబట్టి రాలేని వాళ్ళ మనిషికి కూడా తెలుగు హిందీ మాత్రం కంపల్సరీ రావాలి ఇవి రెండు భాషలు అయితే కంపల్సరీ వస్తే మనిషి ఎక్కడ ఉండు ఉండగలుగుతుంది కాబట్టి ఈ రెండు కంపల్సరీ రావాలి భాష తెలుగు తెలుగు భాష ఇలాంటిది కాబట్టి ఎక్కడికైనా పోతే నడుస్తుంది కాబట్టి హిందీ తెలుగు మన హైదరాబాద్లో అయితే కంపల్సరీ తెలుగు భాష హిందీ భాష ఎక్కడికైనా మనం వెళ్ళి బతికాం అనుకో ఈ హైదరాబాద్లో తెలంగాణలో చిన్న చిన్న ప్లేస్లో వెళ్ళి అక్కడికి పోయి ఉన్నాం అనుకో జాబ్ చేయడానికి అయినా దేనికైనా దేని గురించి అయినా ఈజీగా మనకాడ కంఫర్టబుల్గా ఉండగలుగుతాం ఈ తెలుగు హిందీ రాలేదు అనుకోండి ఆడ మనం ఉండగలగలేం కాబట్టి తెలుగు హిందీ భాష కంపల్సరీ రావాలి ఒక టైంకి మరాఠీ లేకుండా కన్నడ లేకుండా బీహారీ లేకుండా లంబాడీ లేకుండా తెలుగు మాత్రం కంపల్సరీ రావాలి కానీ ఇక్కడ ఉన్న వాళ్ళకి చాలామందికి ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామంది అయితే కన్నడ వాళ్ళు ఉన్నారు మరాఠీ వాళ్ళు ఉన్నారు తెలుగు వాళ్ళు ఉన్నారు బీహరీ వాళ్ళున్నారు లంబాడీ వాళ్ళు ఉన్నారు ఇలా చాలా చాలా భాషలమంది తెలంగాణలో ఉన్నారు అందుకే చాలామందికి అన్ని భాషలు వస్తాయి కానీ మనం వచ్చేసి ఈడ తెలంగాణలో బతకాలి అంటే తెలుగు మాత్రం కంపల్సరీ రావాల్సిందే అది చేసుకుంటాం కాబట్టి తెలుగు కంపల్సరీ వస్తుంది మరి వాళ్ళ స్కూల్లో ఇప్పుడు ఎక్సాంపుల్ స్కూల్లో స్కూల్లో ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు ఎందుకు సెకండ్ లాంగ్వేజ్ హిందీ ఎందుకు పిల్లలని కూడా ఎక్కడికి మనం వెళితే కూడా తెలుగు హిందీ కంపల్సరీ మాట్లాడానికి రావాలి కాబట్టి ఫస్ట్ లాంగ్వేజ్ మన తె ఇది తెలంగాణ తెలుగు మెయిన్ మనకు రావాలని ఫస్ట్ లాంగ్వేజ్ కూడా వాళ్ళకి తెలుగు పెట్టేసుకున్నారు కాబట్టి తెలుగు హిందీ పిల్లల చిన్న చిన్న పిల్లల్ని కూడా మనం తెలుగు నేర్పిస్తున్నాం ఎందుకు తెలుగు రావాలి హిందీ రావాలి ప్రతి ఒక్క భాష మన పిల్లలకైనా రావాలి ఎందుకు మనం ఫ్యూచర్లో ఏమైనా ప్రాబ్లమ్ రాకూడదని అలానే అందుకే మన తెలుగులో ఇన్ని భాషలు ఉన్నా హిందీ భాష ఎందుకు మనం ఎక్కడికి బయటకి పోయినా మనకి టెన్షన్ లేకుండా ఉంటుంది కాబట్టి తెలుగు మనకి కంపల్సరీ రావాలి తెలుగు రావాలి హిందీ రావాలి ఒకటి ఇంగ్లీష్ ఆప్షన్ ఉంది కాబట్టి లేకపోతే లంబాడీ అయినా మరాఠీ అయినా బీహారీ అయినా ఏదైనా రావచ్చు ఒడిస్సా అయినా రావచ్చు కానీ తెలుగు మాత్రం కంపల్సరీ రావాలి తెలుగు మన స్వచ్ఛమైన తెలంగాణ కాబట్టి తెలుగు కంపల్సరీ మనకు రావాలి ఇంత సూపర్ అడ్వాంటేజ్ మనకి తెలుగులోఇస్తుర్రు ఎందుకంటే తెలుగు మనం ఎక్కడైనా స్టడీలోనైనా దీంట్లోనైనా మనం తెలుగు వచ్చిందని అనుకోండి పిల్లలకైనా పెద్దలకైనా లేకపోతే మన జాబ్కైనా ఎక్కడికైనా వెళ్తే మనం మనకు తెలుగు టెన్షన్ ఉండదు కాబట్టి తెలుగు హిందీ కంపల్సరీ నేర్పిస్తుంది ఇంకా మనం చాలా అంటే చాలా ఎక్కడ లేనన్ని భాషలు ఉన్నాయి కాబట్టి ఎందుకంటే చాలా మంది ఈడ బతకడానికి వచ్చిర్రు ఫ్యామిలీని తీసుకుని వచ్చిర్రు ఎందుకంటే చిన్న చిన్న ఊళ్ళో జాబ్ డ్యూటీలు వాళ్ళకి లేవు చేయడానికి హైదరాబాదులో చాలా ఈ జనరేషన్కి ఈ జనరేషన్కి మనకి కావల్సినవి అన్నీ అందుకే ఇక్కడ చాలా చాలా డ్యూటీస్ ఉన్నాయి కాబట్టి చాలామంది చిన్న చిన్న ఊళ్ళ నుంచి ఇక్కడికి వచ్చి బతుకుతుర్రు కాబట్టి వాళ్ళకి తెలుగు హిందీ కంపల్సరీ రావాలని వాళ్ళు నేర్చుకుంటుర్రు వేరే భాష కన్నడ వాళ్ళు అయిన మరాఠీ వాళ్ళు అయిన చాలా వేరే భాషలు ఉన్న వాళ్ళు ఇక్కడ వచ్చి హిందీ తెలుగు మాత్రం కంపల్సరీ నేర్చుకుంటారు ఎందుకంటే ఇక్కడ మనం బతకాలి అంటే తెలుగు హిందీ ఇంకా వేరే వేరే భాష కూడా నేర్చుకోవాలి ఒకటి రాకుండా ఒకటి ఉంటే కూడా మనకి మంచిది కాబట్టి ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటారు కాబట్టి అది అవుతుంది అని వాళ్ళు నేర్చుకుంటారు అందుకే మన హైదరాబాదులో చాలా భాషలు ఉన్నాయి కాబట్టి టెన్షన్ లేదు